ఆ ఏంటంటే ఆ ప్రసంట్ అయితే మన అవునవును అవును

అవును

అవునమ్మా అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రసెంటు ఆ ఇంతకముందు అంటే హై క్లాస్ వాళ్ళే వెళ్ళే వాళ్ళూ లో క్లాస్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్తున్నారు ఎయిర్పోర్టుకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి వాళ్ళు కూడా చాలా ఆనంద పడుతున్నారు అలాగే మన ఆంధ్ర ప్రదేశ్ని కూడా చాలా బాగా డెవలప్ చేశారు నేను అదే అనుకుంటున్నాను ఇంతకముందు కన్నా ఇప్పుడయితే బాగా డెవలప్ చేశారు ఇంతకముందు అవును అవును అవును అవును అవును అవును అవును అంటే నేను అనేది ఏంటంటే మన కొంచెం హైదరాబాదుతో పోలిస్తే మనది కొంచెం తక్కువ కదా హైదరాబాదు లాగా మనది కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అవును ఇప్పుడు ఎయిర్పోర్టు తక్కువ మంది వాడటం వల్ల ఏమిటంటే హైదరాబాదులో అయితే ఎయిర్పోర్టే యూస్ చేస్తారు ఆ ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఎయిర్పోర్టు అని అంటే అమ్మో డబ్బులు ఎక్కువ అయిపోతాయి కదా అని చెప్పి ఆలోచించి ఆగిపోతారు బాగా డెవలప్ చేశారు అది కూడా కాదమ్మా నేను అనేది ఏంటంటే ఇప్పుడూ వాళ్ళు సపోసు మనీ పరంగా కాని ఏదైనా సరే వాళ్ళు రేట్ మన ఆంధ్రాలో రేటు ఎక్కువ కదా ప్రతిదానికీ డిమాండ్ ఎక్కువ కదా సొ ఎయిర్పోర్ట్ టికెట్స్కి వాళ్ళకి మనీ ఉండదు ఒక్కక్క టికెట్ వచ్చేసరికి ఐదు వేలు పది వేలు వరకు ఉంటుంది అదే కొంచెం రేటు తగ్గితే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్కువ మంది వెళ్తారు ఒక మనిషికి ఆ అవును అవును అవును అవును సరే అమ్మా అవును అవును అవును అవును ఆ ఆ సరే అమ్మ ఆ సరే అమ్మ సరే అమ్మా అయితే ఉంటానమ్మా